మాకిక్కడ చెట్ల మందులిస్తున్నారు అవి ఎట్లా అంటే చెట్ల తోటి తయారవుతున్నాయి ప్రాంతంలో కాకుండా వేరే దగ్గర భద్రాచలం అనే కాడ చెట్ల మొదల్లు మొత్తం ఒక ఇరవై ముప్పై కాడ కొద్దీ మొత్తం వాటిని తీసి పా తీసి మొత్తం మందులు తయారుచేసి పంపించేయడము కిడ్నీలగ్గాని కిడ్నీలో రాళ్ళు వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్క దానికి మందులు ఉన్నాయి అవి బ్యూటిఫుల్గాను మంచిగా పనిచేస్తున్నాయి తక్కువ అవుతున్నాయి షుగర్కి బీపీకి అన్నిటికీ చాలామంది చాలా కాడ్నుంచి వస్తున్నారు తెలుసుకొని మేము కూడా వెళ్ళినాము అవి బాగా పనిచేస్తున్నాయి మనకి ప్రాబ్లం అయినా మోకాళ్ళ నొప్పులకైనా కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి అంటే చెట్ల మందులు అనగానే ఆయుర్వేదం అనగానే ఎక్కువమంది ఇవి నమ్మరు కానీ అయితే నమ్మదగిన విషయము నేను వెళ్ళినా నేను చూసిన భద్రాచలం మక్క అక్కడ బాగుంటుంది ఫోన్ నెంబరు నాలుగైదు సార్లు వెళ్ళినాం అక్కడ కిడ్నీలో స్టోన్స్ ప్రతి ఒక్క దానికున్నాయి అన్నిటికీ దేనికంటే దానికి ట్రీట్మెంట్కు వేరే వేరే దానికి మందులు పొడులు అన్నీ చెట్లతో తయారు చేసినయి వాళ్ళకన్నా ఒక వంద మండి దాక పనిచేస్తూ వాళ్ళే తయారుచేస్తున్నారు మిషన్లు అన్నీ ఉన్నాయి అవన్నీ నమ్మదగినాకి అయినా వాళ్నకే ఎక్కువ ఒక్కసారే వస్తారు భద్రాచలం మళ్ళీ వేరే వారం వేరే కడప డిస్టిక్కి అట్లా వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వచ్చినప్పుడే మనము మార్నింగ్ ఆ ముందు రోజు వెళ్ళి ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని మూడు రోజుల్లో బుక్ చేసుకోవాలి నెంబర్సు అలా వెళ్ళి చేసుకోవడం జరుగుతుంది అంతట టాబ్లెట్లకు కూడా తక్కువనే ఉంటుంది రేటు అవి కూడా దంచుకోని వాడాల్సిన అవసరం ఉంటుంది పత్యం ఏం లేదు ఆయిల్ ఎక్కువ తీసుకోకుండా పత్యం చేయాల్సి ఉంటుంది ప్రయోజనం బాగానే ఉంటుంది వాటికో వాటితోటైతే చాలా బాగా పనిచేస్తాయి మంచిగానే ఉంటుంది అన్నిటికీ అది యూస్ఫుల్ గానే ఉంటుంది బాగుంటుంది